నేను స్కూల్లో కాలేజీలలో సైన్స్ ప్రాజెక్ట్ అనేవి చేసాం మేము రివర్కు సంబంధించి సైన్స్ ప్రాజెక్ట్ చేసాం అది ఫ్రెష్ వాటర్ గురించి ఇంకా సాల్ట్ వాటర్ గురించి రెండిటికీ ఉన్న వేరియేషన్స్ అనేవి ఈ సైన్స్ ప్రాజెక్ట్లో తెలుసుకోవడం జరిగింది స్కూల్లో ఒకసారి సైన్స్వేర్ కూడా కండక్ట్ చేసారు సో దాని గురించి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది